ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కానీ ఈ మధ్య బాగా టెన్షన్స్ ఎక్కువ అయిపోయి ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది ఎందుకంటే ప్రపంచ స్థాయిలో చాలా పోటీ ఉంది ప్రపంచంలో ఎందుకు టెన్త్ క్లాస్ నుంచి పోటీ ఉంది పోటీ యుగంలో కనుక ఈ ప్రెషర్ తగ్గించుకోవడానికి అప్పుడప్పుడు మనం ఏమి చేయాలి అంటే యోగా చేయాలి రోజుకు ఒక పది నిమిషాలు రో యోగా చేసి ఆ ఉచ్వాస నిచ్వాసలతో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాగే న్యాచురల్ ఫుడ్స్ తినాలి కీర ఇలాంటివి తింటే వా నారియల్ పానీ అంటే కో కోకోనట్ వాటర్ ఇలాంటివి తాగి మంచిగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కానీ ఇంత టెన్షన్ పడకుండా అప్పుడప్పుడు మనం ఊపిరిని ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు మూడుసార్లు పైకి తీసుకొని మూడుసార్లు కిందికి తీసాం అనుకోండి నేను అయితే అలా చేస్తాను తీసుకుంటాను అప్పుడు నాకు కొంచెం రిలాక్స్ వస్తుంది ఈ పోటీయుగంలో పిల్లలు చదువులేంటి ఉద్యోగాలు ఏంటి పెళ్ళిళ్ళు అన్నింటికి పోటీ పడడం వీటికి ఏమి చేయాలి అంటే మనం చాలా ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే యోగా ఒక్కటే మార్గం యోగాతో కాకుండా అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలి అంటే నలుగురితో మాట్లాడుకోవాలి అప్పుడే దానికి సమాధానం దొరుకుతుంది ఎక్కువగా నేను యోగాకు ప్రిఫరెన్స్ ఇస్తాను